నా కుటుంబంతో పిల్లలతో సెలవు రోజున నేను ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడే ప్రదేశం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అది మా ప్రాంతానికి సమీపంలో ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది అది పాత కట్టడంలాగా ఉంటుంది అలాగే ఆ ఇల్లు పచ్చని పొలాలతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మేము అక్కడికి వెళ్ళి మంచి మంచి ఆటలు ఆడుకుంటాం అలాగే మంచి మంచి వంటకాలు చేసుకుంటాం అందరం కలిసి సంతోషంగా గడిపి వస్తాం ఓకే సార్